ఆ రూమ్లు ఖాళీగా ఉన్నాయా మేడం హోటల్లోని అదేండి నాకు రూమ్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఏమన్నా ఆఫర్లు ఉన్నాయా చందన అదేండి ఆఫర్లు ఏమన్నా దొరుకుతాయేమో అని ఈ రోజు చేసుకుందామని ఓకే మేడం రూమ్ నెంబర్ ఎంత మేడమ్ ఓకే మేడం రూమ్ నంబర్ ఎంత మేడం ఓకే ఓకే మేడం ఏమైన్నా ఛార్జెస్ ఏమైన్నా పడతాయి మేడం తర్వాత

ఓకే మేడం ఆఫర్లు ఏమైనా

ఓకే మేడం మేడం అదే రే టుడే ఈజ్ సాటర్డే అని చూస్తున్నాను మేడం అదే బుక్ అయిందే లేదే అని ఓకే మేడం సెకండ్ ఫ్లోరా మేడం ఓకే మేడం